నమస్తే అండి చెప్పండి ఎం కావాలి చెప్పండి ఎం ఎం సహాయం కావాలి మీకు మీరు మొదటిగా ఎక్కడ నుంచి మొదలుపెట్టాలి అనుకున్నారు అంటే ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా అయితే మీరు మొదటిగా వైజాగ్ నుంచి మొదలుపెట్టండి వైజాగ్లో ఆర్కే బీచు ఆ ప్రదేశం చాలా అందంగా ఉంటుందండి అటుగా వెళ్తే అరకు వ్యాలీ అది కొండ ప్రదేశము చలికాలంలో చాలా బాగుంటుంది ఆ చుట్టుప్రక్కలే మనకి చాలా అద్భుతమైన బొంగులో చికెన్ ఆ ఫుడ్ దొరుకుతుందండి అది చాలా రుచిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లోని ఆ ఆ ప్రదేశంలో చాలా ఫేమస్ అండి అది అలానే వైజాగ్ నుంచి ఇటువైపుకొస్తే అంటే కాకినాడ కాకినాడ సైడ్ వస్తే కాకినాడలో కూడ బీచ్ చాలా అద్భుతంగా ఉంటుంది అది చాలా పెద్ద బీచ్ అది కాకుండా కాకినాడ కాజా చాలా ఫేమస్ అండ్ చాలా అద్భుతమైన స్వీట్ అండి ఇక్కడ దొరికే స్వీటు కాకినాడ కాజా అయితే మొత్తం చాలా రాష్ట్రాల వరకు ఫేమస్ అండి అలానే తూర్పుగోదావరి అలానే తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా గోదావరి జిల్లాలోని విందు భోజనంకి పేరు బాగా ఇక్కడ ఆత్రేయపురం పూతరేకులు దొరుకుతాయండి అది చాలా ఫేమస్ అలానే ఇక్కడ ఉండే ప్రజలు అతిథులకు చేసే విందు చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఒక్కసారన్నా ఆ విందు భోజనం తినాలి అలానే చిన్న తిరుపతి పెద్ద తిరుపతి విజయవాడ దుర్గమ్మ తల్లి ఇవన్నీ ఈ రాష్ట్రంలో ఫేమస్ దేవుళ్ళ గుళ్లు అవి కూడా మీరు ఖచ్చితంగా చూడాలి ఈ దేవుళ్ళు చాలా ప్రసిద్ధమైన వారు పెద్ద తిరుపతి చిత్తూరులో ఉందండి ఏడుకొండలు ఎక్కిన తరవాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగలము ఖచ్చితంగా చూడాల్సిన ఉందండి ఏడుకొండలు ఎక్కడానికి అంటున్నారా అండి మనం ఉన్నచోటనుంచి అయితే ఒక రెండు రోజులు ప్రయాణం ఉంటుందండి అక్కడికి వెళ్ళిన తరువాత కొండెక్కడానికి దాదాపు ఒకరోజు పడుతుంది అంటే నడిచి వెళ్తే దాదాపు ఒకరోజు పడుతుందండి ఆ చుట్టుప్రక్కల కూడా తిరుపతిలో అయితే చాలా సౌకర్యాలు ఉంటాయండి ఉండడానికి అంటే మీరు రాత్రికి అక్కడికి దిగితే ఉండడానికి చాలా సత్రాలు ఉంటాయి ఒకవేళ మీరు మధ్యదారిలో ఉన్నా కాని మధ్యదారిలో కూడా చాలా సత్రాలు ఉంటాయండి పడుకోడానికి బాగుంటుందండి అక్కడ చూడ్డానికి మీకు నీటి ప్రదేశాలు ఎక్కువ ఇష్టం అయితే మారేడుమిల్లిలో వాటర్ ఫాల్స్ ఉన్నాయండి అది చాలా బాగుంటుంది అంటే మొత్తం పచ్చదనంతో వాటర్ ఫాల్సు మంచి అనుభూతిని ఇస్తుంది అక్కడికి వెళ్తే తప్పకుండా ఈ ప్రదేశాల్లన్నీ చూడాలి మీరు సరే అండి అయితే పర్లేదండి తప్పకుండా అన్ని ప్రదేశాలు చూసి వెళ్ళండి